మనం రోజు సాధారణంగా వ్యాయామం చేయడం వలన కానీ లేదంటే ఏదైనా రోజు కార్యకలాపాలు చేయడం వలన మన ఆరోగ్యానికి చాలా అనేవి ఉపయోగాలు ఉంటాయి

మనం ఒకవేళ ఎక్కువ బరువు ఉన్న లేదా స్థూలకాయంతో బాధపడుతూ ఉన్నా మనం నడవడం వలన లేదంటే రోజు కార్యకలాపాలు మెరుగుపరచడం వలన మనం బరువును కూడా నిర్వహించుకోవచ్చు ఇంకా ఏం చేయవచ్చంటే మనం మన మానసిక ఆరోగ్యాన్ని లేదా రోగనిరోధక శక్తిని శరీర దృఢత్వాన్ని పెంచుకోవచ్చు కార్యకలాపాలు చేయడం వలన మనకి పని ఎక్కువయ్యి కండరాలు బలపడి రక్త ప్రసరణ బాగా చరిగి మన గుండెకి బాగా రక్త ప్రసరణను అందించి మన శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తుంది అలాగే మనం అనేది స్థూలకాయం నుంచి తప్పించుకొని మంచి ఆకృతిలో కనపడవచ్చు అలాగే మనం కార్యకలాపాలు చేసేటప్పుడు కానీ లేదంటే వ్యాయామం చేసేటప్పుడు కానీ మనం ఎండలో ఉండడం వలన మన రోగనిరోధక శక్తి అనేది మెరుగుపడుతుంది అలాగే యోగాలు లేదా స్ట్రెచ్చింగ్ లాంటి వ్యాయామాలు చేయడం వలన మన కీళ్ళకి లేదా కండరాలకు బలం చేకూరుతుంది అలాగే రోజు కొంత సమయం వ్యాయామం చేయడం వలన జీవన ప్రయాణి పెంచే అవకాశాన్ని మనం పెంపొందించుకోవచ్చు